అవునండి బాపట్ల అండి మాది బాపట్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి ఓకే అండి యా మీకు చెప్పండి ఉన్నాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు సూర్యలంక బీచు సూర్యలంక బీచ్ దగ్గర అని ఇంకోటి వచ్చి మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నాయి టీచర్స్ కాలనీ అని అంటారు అక్కడ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎంత కాస్ట్లో ఏంటండి అంటే ఇపుడు మెడికల్ కాలేజ్ దగ్గర అంటే కొంచెం కాస్ట్ వచ్చి ఎక్కువ పడిద్దండి మీకు కొంచెం ఒక మీడియం రేంజ్ కావాలి అని అంటే కనుక ఈ టీచర్స్ కాలనీలో కానీయ్యండి బీచ్ దగ్గర కానీయ్యండి కొంచెం ఒక మీడియం రేంజ్ మనకు వచ్చేసిద్ది సెంటు ఐదు లక్షలు అట్లా పడుతుంది అక్కడ అయితే మీకంటే మీకు ఐదు సెంట్లు కావాలా ఓకే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఓకే ప్లేస్ స్థలం కొంటారు ఓకే టౌన్కి దగ్గర ఓకే అక్కడ కూడా అంటే అక్కడ అంటే కొంచెం కొంచెం కాస్ట్ పడుద్ది టౌన్కి కొంచెం దగ్గర అంటే సెంటు అక్కడ అంటే మినిమం టౌన్కి దగ్గర అంటే ఇపుడు టౌన్ టౌన్కి దూరంగా అంటే మనకు ఒక ఐదు లక్షలు సెంట్ అయిదు లక్షలు అట్ల ఏమన్నా మీరు మీరు ఐదు సెంట్లు అంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం తక్కు మాట్లాడి తక్కువ రేట్లో అయినా మాట్లాడి పెడతాను అక్కడ అంటే ఒక ఇరవై లక్షలు అట్ల అయినా పడుద్దండి చెప్తు ఉంటారు కదా టౌన్ అంటే అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కదా రండి ఒకసారి మీరు రండి చూపిస్తాను మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మనం మాట్లాడి సెట్ చేద్దాం మీ కొ రేంజ్లో ఓకే థ్యాంక్ యూ అండి ఓకే